చిత్తూరు జిల్లాలో మనకు చాలా గుర్తించదగ్గ స్థలాలు చాలానే ఉన్నాయి ఉదాహరణకు శ్రీకాళహస్తి ఆలయం అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం శ్రీ స్వయంభు వినాయక స్వామి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలా చాలానే ఉన్నాయి మనం ఇవి మనకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి ప్రవేశం నీకు ప్రత్యేకంగా అనుమతి పొందాలా అంటే అవసరం లేదు మనం తరచుగా వెళ్లవచ్చు ఎప్పుడైనా వెళ్లవచ్చు తిరుమలకి కూడా ఎప్పుడైనా వెళ్లవచ్చు తరచుగా ఎక్కడైనా ఉంటారు ఇంకా మనం ప్రశాంతంగా ఉండడానికి తిరుమల వెళ్తే చాలా మంచిది అక్కడ మనకు చాలా ప్రశాంతంగా ఆ వాతావరణం అంతా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది పడినప్పుడు మన మనసు బాగుపడటానికి మనం తిరుమల వెళ్తే మనకు చాలా బాగుంటుంది ఇంకా మనకు చిత్తూరు జిల్లాలో తలకోన వాటర్ ఫాల్స్ లాంటివి చాలానే ఉన్నాయి